ప్రభుత్వ యంత్రాంగం ప్ర ప్రజల సంక్ష్యం కోసం చాలా పథకాలు ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు వచ్చేసి మొదటి సంతకం డిఎస్సి పైన పెట్టాడు ఫస్ట్ ఆరు పథకాలను ప్రవేశపెడతా అని చెప్పాడు మొదటి సంతకం డిఎసీ పైన చేసాడు ఆ డిఎస్సి వచ్చేసి ఎంతోమంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు జగన్ ప్రభుత్వంలో వచ్చేసి డిఎస్సి వదులుతామని చెప్పి వదలలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మొ మొట్టమొదటి సంతకం డిఎస్సి పైన పెట్టాడు ఎంతోమంది నిరుద్యోగులు హాస్టల్లో ఉండి అప్పులు చేసుకుని మరీ చదువుతున్నారు డిఎస్సిలో జాబ్ వస్తే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవచ్చు అనే నమ్మకంతో ఎంతోమంది రాత్రనక పగలనక అక్కడ జాబులు చేసుకుంటూ కోచింగులకి వెళ్తూ తిని తినక ఎంతోమంది బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు ఎంతోమంది కష్టపడి చదువుతున్నారు ఎంతోమంది నిరుద్యోగుల్లో వెలు వెలుగులు నింపిన వాడవుతాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆ పథకం వల్ల ఎంతోమంది నిరుద్యోగులు బాగుపడతారు వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకోగలరు ఎంతోమంది ఇంకా చాలామంది వచ్చేసి ఆయా జాబ్లకు అప్లై చేసుకుని చాలామంది వచ్చేసి హాస్టల్లో ఉంటూ బయట రూమ్లో ఉండి చదువుతున్నారు వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తే వాళ్ళ కుటుంబం ఎంతో సంతోషపడుతుంది వాళ్ళ పిల్లలు బాగుపడతారు ఇంట్లో కుటుంబ సభ్యులు బాగుపడతారు మిగితా వాళ్ళని కూడా వాళ్ళు ఎంకరేజ చేయగలరు ఆ పథకం వల్ల చాలా ఉపయోగాలున్నాయి అదేవిధంగా తల్లికి వందనం పథకం కూడా మాకు డబ్బులు అందుతున్నాయి దానివల్ల కూడా మాకు ఎంతో మేలు అనిపిస్తుంది